పల్లెటూర్లలో ఆటలు ఆడే వాళ్ళ గురించి ఎక్కువ పట్టించుకోరు ఎందుకంటే రెండు భాగాలుంటాయి పల్లెటూళ్ళలో ఒకటి పెద్దవాళ్ళు ఒకటి చిన్నవాళ్ళు సో ఆటలు ఎక్కువ ఆడేది చిన్నవాళ్ళే కదా వయసులో ఉన్న వాళ్ళు ఆట ఆడతారు సో వాళ్ళెలా ఉంటారంటే వాళ్ళల్లో వాళ్ళకి ప్రాముఖ్యత ఉంటుంది ఎవడు బాగా ఆడుతున్నాడు నేనే బాగా ఆడుతున్నాను ఇట్లాంటి ఉంటుంది బట్ పెద్ద వాళ్ళకి ఎందుకు ఆడుతున్నాడు పని చేసుకోవచ్చు కదా ఇలా అని ఉంటుంది సో పెద్ద వాళ్ళలో ఇలాంటి ఆటల గురించి ప్రాముఖ్యత ఉండదు వయసులో ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళకి ఎక్కువ ఆటలంటే ప్రాముఖ్యత ఉంటుంది పెద్ద వాళ్ళు అస్సలు ఏమీ అనుకోరు ఆటలంటే సమయం వృధా చేస్తున్నాడు అని అనుకుంటారు అదే వయసులో ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు ఆడితే నాకు సంతోషంగా ఉంటుందని వాళ్ళనుకుంటారు సో ఎవరూ పెద్ద వాళ్ళు ఒకలా అనుకుంటారు వయసులో ఉన్న వాళ్ళు చిన్న వాళ్ళు ఒకలా అనుకుంటారు